నేను పాజిటివ్ రివ్యూ చెప్పాలి అనుకున్నది శారీ మన భారతదేశంలో సంస్కృత సాంప్రదాయానికి శారీ ఈ శారీలో రకాలు పట్టు ఉప్పాడ ప్లేన్ శారీస్ ప్లేన్ శారీస్ సిల్క్ శారీస్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి సింపుల్ శారీస్ మనకు అవి కట్టుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది శారీస్లో అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు శారీస్లో కట్టుకోవడానికి చాలా రకాలు ఉంటాయి ఎడమ పైట కుడి పైట బెంగాలీ ఆఫ్ శారీ విధంగా మనం కట్టుకోవచ్చు శారీస్ అనేవి పట్టు శారీస్ అనేవి ఫంక్షన్స్కి వేశుకుంటే చాలా బాగుంటుంది సింపుల్ శారీస్ అనేది ఇంటి దగ్గర ఉన్నప్పుడు అండ్ చిన్ చిన్న ఫంక్షన్స్ ఉన్నపుడు వేసుకుంటే చూడడానికి బాగుంటుంది శారీస్ కట్టుకోవడం విధం కూడా రావాలి శారీస్